మా వ్యవసాయ కార్యకలాపాల సాంకేతిక ఎలాంటి పాత్ర పోషిస్తోంది అంటే అప్పటీలో ఫార్మర్సు రోజువారి కూలివాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు రోజూ వచ్చి పొలంలో వాళ్ళకి వీళ్ళకి పని చేస్తూ పైసలు సంపాదించేవాళ్ళు రోజూ జీవితాంతం అలానే పనిచేస్తూ ఉండేవారు కాని ఇప్పటిలో మాత్రం వ్యవసాయ రంగం ఎలా ఉంది అంటే హర్వెస్టర్స్ అలాంటి ఇలాంటి వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి వర్క్ అనేది తగ్గిపోతోంది అందులో ఒకటి మళ్ళీ అప్పుడు ఏమో వరి పెరిగితే కొడవలితో కోసేవారు ఇప్పుడు మాత్రం హర్వెస్టర్ వాడుతున్నారు మరి అప్పుడు ఏమో కెమికల్స్ ఏమి వాడలేదు సేంద్రీయ ఎరువులు వాడేవారు మరి ఇప్పుడు ఏమో అన్నీ ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు వ్యవసాయ రంగంలో సాంకేతిక మార్పుని వర్తింపచేయటం ద్వారా సిద్ధమైన వ్యవసాయం అనే భావన పరిచయం చేయబడింది మట్టి యొక్క ఉత్వదకత మరియు సంతోనితిని మెరుగుపరచడానికి సాంకేతికలను స్వీకరించడం మరియు అమలు చేయడం వ్యవసాయాన్ని సాంకేతిక మార్పుగా పేర్కొన్నది సాంకేతిక మార్పు మరియు వ్యవసాయ రంగంలో పురోగతి తరువాత రైతుల మనుగడ మెరుగుపడింది వ్యవసాయ నిపుణులు పంటలు ఉత్వాధకతను పెంచడానికి వాతావరణ పరిస్థితి నిర్ణయం తీసుకోవడానికి మరియు డేటా ఆదారిత రూపంలో హెచ్చుతగువలను అంచనా వేయడానికి సాంకేతికను ఉపయోగించారు సాంకేతిక మార్పు గురించి రైతులకు సరైన అవగాహన కల్పించడం వల్ల సముచితమైన సహజ వనరులు వినియోగించడానికి అవకాశం పెరుగుతోంది సాంకేతిక పురోగతి అమలు మరియు శ్రీకారణ భారత ఆర్దిక వ్యవస్థలో వ్యవసాయరంగం యొక్క ఉత్పాదకత మరియు సహకారం మెరుగుపరచడానికి మరియు అదునాతన సాంకేతికలను ఉపయోగించడానికి అవకాశం సృష్టించింది గ్రామీణ అభివృద్ధిలో ఈ వ్యవసాయం అభివృద్ధికి ఆస్కారం సృష్టించింది వ్యవసాయం రంగంలో కొన్ని ప్రధాన అధునాతన సాంకేతికలను క్రింది ప్రతిబింబించబడ్డాయి బీస్ అండ్ డ్రోన్ టెక్నాలజీ అప్లికేషన్ వ్యవసాయ రంగంలో ఉత్పత్తి మరియు రిజర్వ్ ప్లానింగ్లో పురోగతి సృష్టిచింది బ్లాక్ బీన్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్లు తరవాత వ్యవసాయ రంగంలో ట్రేస్ బిల్ట్ మరియు సప్లై చైన్ తగ్గిన విధంగా మెరుగుచుంది వ్యవసాయంలో సాంకేతిక మార్పు సృష్టించడానికి అర్బన్ మరియు వర్టికల్ ఫార్మింగ్ అప్లికేషన్ తరువాత వ్యవసాయ రంగంలో నేల యొక్క వెయ్యవ స్థాయిని తగిన విధంగా స్వీకరించారు